హలో సార్ అవును సార్ మేము మేము ఉన్నాము చెప్పండి సరే సార్

సరే సార్ మీరు అడిగింది అంతా ఇస్తాం మేము టీవీ అయితే యాభై వేలు ఫ్రిడ్జ్ నలభై వేలు దీంట్లో వారంటీ కూడా ఉంది సార్ మీకు సరే సార్ మొత్తం బిల్ చేసి మేము పంపిస్తాం సార్ మీరు బిల్ వేసి పంపిస్తారా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపిస్తాం సార్ ఇప్పుడు చెప్పలేం సార్ సార్ సరే సార్

సరే సార్ థ్యాంక్ యూ